జేకే ట్యాక్సీసండి నేను రాకేష్ను మాట్లాడుతున్నానండి నేను అదే ఫ్యామిలీతో నేను మారేడుమల్లి వెళ్దాం అనుకుంటున్నాం కదా మ్యారేడుమల్లి కోసం అక్కడా మేము ఒక ఇన్నోవా ఒకటి బుక్ చేసాం కదండీ అదీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అని అనుకున్నాం కదండీ మనం అదీ ఎక్కువ దూరం కదండీ ఎక్కువ మంది ఒక కావాల్సి వస్తే ఇంకొక పక్కన ఇంకో రెండు ట్యాక్సీలు బుక్ చేసాం కదా మనం దాని మీద టోకెన్ ఆఫర్ ఏమన్నా ఉంటే చూడండి తగ్గించండి కొంచెం మీరైతే బాగా రోజు మొత్తానికి ఐదువేలు అలా అవుద్ది అంటున్నారు ఐదువేలంటే మరీ బాగా ఎక్కువ కదండీ దాంట్లో అది కాకుండా మేము పెట్రోల్ పెట్టుకోవాలి మళ్ళీ పెట్రోల్ పెట్టుకొని మళ్ళీ ఐదువేలంటే ఇంకెందుకండి మేము సొంత కార్లోనే వెళ్ళగలం గదా ఇంకా ఎవర్నన్నా అడగం ఏదో ఫ్యామిలీతో వెళ్దాము ఎంజాయ్ చేద్దాం అననుకుంటున్నాం మీరు తగ్గించకపోతే ఎట్ల అండి కనీసం ఒక దాన్ని మూడువేల ఐదు వందలు కాని మూడువేలన్నా చేసుకోండి పెట్రోల్ మేమే పెట్టుకుంటున్నపుడు మీరు ప్రాబ్లమ్ ఏం లేదు పైగా అక్కడికెళ్ళిన తర్వాత డ్రైవర్కి మేమే భోజనం ఏర్పాటు చెయ్యాలి మళ్ళీ నైట్ కూడా మళ్ళీ మేమే ఏర్పాటు చెయ్యాలి నా ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ కొంచెం చూడండి తగ్గించండి కొంచెం తగ్గించండి కొంచెం మూడువేల ఐదు వందలు తీసుకోండి పెట్రోల్ కూడా కావాలంటే మేము పోయిస్తాం తగ్గించండి కొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కావాల్సి వస్తే మళ్ళీ ఇక్కడికే వస్తాం మీరు తగ్గిస్తే మరి